పక్షులు తమ నివాసాన్ని ఎలా కాపాడుకుంటాయి అంటే అవీ ఒక గూడు కట్టుకోవటమో లేకపోతే పీడు పడిపోయిన బంగ్లాలోకి పోయి ఒక డబ్బా రేకుల్లోనూ ఒక్ ప్లాస్టిక్ వస్తువుల్లోనూ అవి నివసించటానికి గుడ్లు పెట్టటము వాటిని కా పిల్లలు పగలటము వాటిని రెక్కల చాటు భద్రపరుచుకోవటము ఏవన్న పాములు వస్తే ఒక ద్వారం గుండ వెళ్ళి ఒక ద్వారం గుండా తప్పించుకోవటమో ఏవో ఒకటి చేస్తాయి పక్షులు అలాగే అనేక చోట్ల తమ నివాసాలు నివసించుకుంటాయి ఏర్పచుకుంటాయి తమ పిల్లల్ని తను జాగ్రత్తగా కాపాడుకుంటాయి తన నివాసాలు చెదిరిపోకుండా చాలా గట్టిగా నివసించుకుంటాయి నివాసాన్ని ఏర్పచుకుంటాయి ఏమి వచ్చి వాటి నివాసాన్ని పాడు చేయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటాయి